నేను క్రొత్త క్రొత్త వంటలు చూడటానికి ఎక్కువగా బాబాయి హోటల్ ప్రోగ్రామ్ గౌతం రాజు గారు నిర్వహిస్తున్న ప్రోగ్రామ్ని చూస్తూ ఉంటాను చాలా కామెడీగా ఆయన కూడ వంట చేస్తూ అందరికీ నవ్విస్తూ వంట కార్యక్రమం చేస్తూ ఉంటారు ఆయన ప్రోగ్రామ్ టీవిలో వస్తున్నప్పుడు నేను చూస్తూ ఉంటాను ఆ విధంగా ఏదైనా క్రొత్త వంటకాలు వచ్చినట్లు అయితే అవి చూసి నేను కూడా ఇంటిలో అప్పుడప్పుడు ట్రై చేద్దామని అనుకుంటూ ఉంటాను కానీ ఎప్పుడూ పొలము పనుల్లో బిజీగా ఉండి నాకు టైమ్ దొరకక ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఎప్పుడైనా నేను నా భార్యామణితో కలసి పాల్గొని చూసి చేస్తూ ఉంటాము అవి రుచికరంగా ఉంటే మళ్ళీ మళ్ళీ మా పిల్లలకు చెప్పారు అంటే మేము కూడా మళ్ళీ చేసి మా భార్యామణితో పాటు సహకారంతో మంచిగా చేసి తింటూనే ఆనందిస్తూ ఉంటాము